నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి ఏది ఏమైనప్పటికి ఇది అభివృద్ధి చెందడానికి అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది అతి పెద్ద సవాళ్ళలో ఒకటి జనాభా సాంద్రత ప్రపంచంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి ఇది ఈ భూమి మరియు నీరు వంటి వనరులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది మరో సవాలు భారతీయ మౌలిక భారతీయ మౌలిక సదుపాయాలను దేశం కోసం దేశం యొక్క మౌలిక సదుపాయాలను ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో సమానంగా లేవు ఇది ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది అదనంగా భారతదేశం పెద్ద పేదరిక సమస్యను కలిగి ఉంది దేశం నిరంతర ఆర్థిక వృద్ధిని చూడాలి అనుకుంటే దీనిని పరిష్కరించాల్సిన అవసరం మనకుఉంది అలాగే వీటిలో కొన్ని సమస్యలు ఏంటంటే బా భారతీయ ఆర్థిక వ్యవస్థ భారతీయ ఆర్థిక వ్యవస్థ మైనర్ జీడీపీ ద్వారా ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు పీపీపీ కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం జీ ట్వంటీ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకులలో సభ్య దేశంగా ఉంది భారతీయ ఆర్థిక వ్యవస్థ రెండు వేల యాభై నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద అంచనగా వేయబడింది భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళు ఇక్కడ మనం చర్చించుకుందాం అవి ఎక్కడ ఉన్నాయి జన సాంద్రత మొదటిగా జనసాంద్రత చూసుకున్నట్టు అయితే జన సాంద్రత భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ భారతీయ జనభా సాంద్రత ప్రపంచంలో అత్యధికంగా ఉంది ఈ జనాభా సాంద్రత జనాభా పెరుగుదలకు అనుకూలంగా లేనిది భారతీయ మౌలిక సదుపాయాలు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఈ జనాభా సాంద్రత ఒకటి మరియు రెండవది పేదరిక సమస్యలు పేదరిక సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో సవాలు పేదరికం జనాభాలో దాదాపు ఇరవై రెండు మంది శాతం దారిద్యం రేఖకు దిగుగా దిగువగా నివసిస్తున్నారు దీని అర్థం జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోలేకపోతున్నారు అని మరియు ఇది పేదరికం యొక్క దుర్గ దుర్మార్గపు చక్రానికి దారి తీస్తుంది అని అర్థం నిరుద్యోగం నిరుద్యోగం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు నిరుద్యోగం భారతదేశంలో నిరుద్యోగిత రేటు నలభై ఎ ఐదు గరిష్ట స్థాయికి చేరుకుంది అంటే ఉద్యోగాలు దొరకని వారికి చా ఉద్యోగం దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది అనేక సామాజిక సమస్యలకు కూడా దారి తీస్తుంది ఇలా వివిధ రకాలుగా ఈరోజు మన భారతదేశం వివిధ సవాళ్ళను ఎదుర్కొంటుంది వాటిని ప్రభుత్వం ఇలా పరిష్కరిస్తుంది వాటి వాటిని అనుగుణంగా చేసుకొని పేదరికంకానీ జన సాంద్రత కానీ పేదరిక సమస్యలు కానీ వారికి తగినట్టు ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది